అవును అండి ఎవరికి మేడం బాబు ఏజ్ ఎంత అండి ఫిఫ్టీన్ ఇయర్సా మ్యామ్ ఓకే ఎప్పటి నుంచి ఉందండి జిలా అని ఎలర్జీ ఎన్ని డేస్ నుంచి బాబుకు కొంచెం సఫర్ అవుతున్నాడు తీ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఏమన్నా వాడారా అండి ఇప్పుడే స్టార్టింగా వాడడం ఓకే అండి నేను ఒక రెండు ట్యాబ్లట్స్ ఇస్తాను వాడి చూడండి కాన్బీఫ్లమ్ వచ్చి ఏమో పెయిన్ రిలీఫ్కి ఇస్తున్నాను అండి ఇది కొంచెం యాంటీబయోటిక్ కూడా యూస్ అవుతుంది అలర్జీయన్ వచ్చి మీ జిలకి కానివ్వండి దేనికైనా ఏదన్నా తినిపించి వేయండి బాబుకి పర కడుపున అంటే ఖాళీ కడుపుతే వేయద్దు ఓకేనా మేడం ఇది టూ టైమ్స్ ఇస్తున్నాను అండి నైట్కి ఒకటి గాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి వేయండి ఇంకా మేడమ్ ఇంకా ఏమన్నా కావాలా మీకు ఓకే హండ్రడ్ రూపీస్ ఇవ్వండి అండి ఓకే అండి అయితే ఉంటాను